ఇప్పుడున్న సమాజంలో ఆడవారు ఎదుర్కొనే పరిస్థితులు కాని ఆడవాళ్లు ఎలా ఉంటున్నారు అప్పుడు ఎలా ఉండేవాలో ఇప్పుడు ఎలా ఉన్నారు భారతదేశంలో అప్పుడు నా అప్పుడున్న పరిస్థితులని బట్టి ఆడవాళ్ళకి అసలు చోటు లేదు మగవాడి పెత్తనం అనేది జరిగింది ఎలా అంటే ఆడవాళ్ళకి ఓటు హక్కు అనేది ఉండకుండే ఆడవారికి చదువుని వద్దని చెప్పేవారు ఇలా చాలా రకాలుగా ఆడవారు ఎదుర్కొనే అవకాశాలు ఇట్లా భారతదేశంలో చాలా ఉన్నాయి అంటే వాళ్ళకి అంటే ఆడవారిని మొత్తానికి ఒక ఇంటి ఇంటి వరకే ఆడవారు పరిమితం అనే అంశాన్ని పట్టుకొని అప్పుడు అప్పటి అప్పటి కాలంలో ఇలా ఉండేవారు కానీ ఇప్పటికి వచ్చేసరికి భారతదేశంలో ఎలా అంటే మగవాడికి ఎలాంటి అవకాశాలైతే ఉన్నాయో ఆడవాళ్లకు సమానత్వమైన హక్కులను భారతదేశంలో భారతదేశం అనేది ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇప్పుడు మనము మనము మనము బతికేది ప్రజా పాలన అంటే ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ సమానమే సమానత్వము అంత ఈక్వల్ ప్రతి ఒక్కరు సమానం మగాడు ఆడది ఇట్లా తేడా కాదు అందరూ సమానత్వమే ఇప్పుడు ఆడవారికి అప్పటి కాలంలో చదువు అనేది ఆడవారికి ఉండేది కాకుండా ప్రజెంట్ ఇప్పుడు ఆడవారికి కూడా చదువు అనేది చాలా ప్రతి ఒక్కరికి మగ ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చదువు అనేది లభిస్తుంది ఎందుకంటే అప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడవారు అంటే ఆడవారిని అక్కడ గడప వరకే చూసుకునేవారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి అమ్మాయిలకు అప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టం అమ్మాయిలు చదువుకోవాలి అన్న ఏం చేయాలన్న అంటే ఒక ఆడదంటే మగాడికి సేవ చేయడం తప్ప మిగతాది అంటే అట్లాంటి మంచి అవకాశాలు లేకుండే ఇప్పుడు మాత్రం వాళ్ళు చదువుకోవచ్చు వీళ్ళు చదువుకోవచ్చు వాళ్లకన్ని వీళ్ళకెనైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్లకి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్లా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న భారతదేశంలో ఆడవారికి సురక్షితంగా అంటే వాళ్ళు వాళ్ళ కోసం అని చాలా చట్టాలు తీయడం జరిగింది సి టీమ్స్ అని ఇట్లా మనము ఏమంటారో ఇట్లాంటివన్నీ చాలా ఇట్లా చట్టాలు అనేది ఆడవారి కోసం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆడవారు అప్పట్లో వాళ్లకి ఒక రక్షణ అనేది లేకపోయింది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడవాళ్ళలో లేకపోయింది ఇట్లా ఎలా పడితే అలా ఆడవాళ్ళని ఇట్లా మనము రేప్ చేసి చంపడము ఇట్లా వాళ్ళని వాళ్ళని ఏమంటారు ఇట్లా కక్షపెట్టడము ఇట్లా వివిధ రకాలుగా వాళ్లని హింసిం హింసించే వాళ్ళు ఆడవా ఆడదాన్ని అప్పుడు ఆడవాళ్ళను ఒక రకం ఒక రకంగా చూసే వాళ్ళు అప్పుడున్న రాజులు వాళ్ళందరూ ఆహ్ ఆడ ఆడదంటే ఒక వాడుకునే వస్తువేరా భై ఒక వస్తువు లాంటిది తనని వాడుకోవచ్చు వదిలేయొచ్చు ఇలాంటి అపోహలు అప్పటి నిజాములు అట్లాంటి రాజులు ఇట్లా ఉండే వాళ్ళు చాలా వరకు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు భారతదేశమం అంత మారిపోయింది ఇప్పుడు కొత్త విధానం కొత్త తరానికి నూతనం అనేది శ్రీకారం చుట్టి ఉంది ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆడ ఆడపిల్ల కాని మగవాడు కాని ప్రతి ఒక్కరికి సేమ్ ఫెసిలిటీస్ ఇద్దరికీ మంచి చదువు ఆడ ఆడపిల్ల అని అట్లా తక్కువ జెం జెండర్ తక్కువ జెండర్ ఈక్వాలిటీ అనేది లభించింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారత దేశంలో చాలావరకు ఆడవాళ్ళ మీద దాడులు ఇంకా సంరక్షణ అనేది లేకుండే కానీ ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకు కూడా లభించింది ఇప్పుడు సానియా మీర్జా పీవీ సింధు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ అందరూ ఆడవాళ్లు చాలా కృషిచేసి చాలా పట్టుదలతోటి ఎదిగిండ్రు ఇట్లా ఆడవాళ్లకు అనేది ఇప్పుడు చాలా ధైర్యంగా వాళ్ళు కూడా ముందడుగు వేస్తుండ్రు వాళ్ళ కూడా ముందు చదువుకుంటే వాళ్ళు కూడా మంచిగా చదుకుంటుండ్రు వాళ్ళు కూడా మేము మేమేం తక్కువ కాదు మేము కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మేము పోటీ ఇస్తాం మగ పిల్లలే కాదు మేము కూడా పోటీ ఇస్తాం వాళ్ళకు అని ఇలా వాళ్ళు ఇట్లా పోటీ అనేది సేమ్ ఇట్లా ఇద్దరు ఇద్దరు సమానంగా పోటీ పడుతుండ్రు ఇప్పుడున్న ఇప్పుడున్న సమాజంలో భారత దేశంలో ఇద్దరు పోటీ పడుతుండ్రు ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఇద్దరు సమానం కాబట్టి పోటీ పడుతుండ్రు అప్పట్లో ఆడవాళ్లకు ఆ రక్షణ ఉండేది కాదు వాళ్లకి చ అసలైన చదువు లేకుండే కాదు ఓటు హక్కు లేకుండే చిన్నతనంలోనే పెళ్ళిచేసి పంపించే వాళ్ళు ఒక పది పెద్దమనిషి అనే అంటే మెచ్యూరిటీ మె మెచ్యూరి మెచ్యూరిటీ కాంగానే వాళ్ళకి పెళ్లి పెళ్లి మెచ్యూరిటీ కాకముందు పెళ్లి చేసి పంపించే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు వాళ్లకి మంచి చదివించి వాళ్లకి మంచి జాబ్ అన్నది తెచ్చుకొని వాళ్లకు నచ్చినప్పుడు వాళ్లకు వాళ్లు ఒక స్థాయికి ఎదిగినాకనే పెళ్ళిళ్లనేవి చేసుకుంటుండ్రు కానీ ఇప్పు అప్పుడు అలా కాదు ఎందుకంటే అప్పుడు అప్పుడు చదవించడానికి స్థాయి లేదు అంటే ఆడది చదువుకోవద్దు ఆడవాళ్ళు చదువుకోవద్దు అసలు మగవారికే మాత్రమే సొంతం ఇది చదువనేది ఇట్లా వాళ్ళు ఇప్పుడు అప్పుడున్న సమాజం అట్లా ఉండేవాళ్ళు కానీ అప్పుడు మంచి మంచి మేధావులు మంచి మంచి పెద్దవాళ్లు చదువనేది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా తీసుకురావాలి అని జ్యోతిరావు పూలే సాయిదేవ పులే ఇలా చాలామంది పెద్దవాళ్లు ఇట్లా గొప్ప వ్యక్తులు అనేటి వాళ్లు మన దానికోసం దానికి కష్టపడి ఆడ వాళ్ళు కూడా మంచి చదవనే లభించాలి కాబట్టి వాళ్ళకు కూడా మంచి చదువు ఇచ్చిండ్రు ఎందుకంటే ఇప్పుడు సమయం ఇప్పుడు మనము పుట్టింది తల్లి కడుపులో అంటే ఒక ఆడది ఆడది లేకపోతే మన జన్మించే వారు కాదు భూమి మీద అమ్మ ఆడ ఆడ ఆడదంటే ఒక దేవుని కంటే ఎక్కువ ఎందుకంటే మనల్ని పుట్టించింది అమ్మ కాబట్టి ఒక ఆడది వాళ్లకే మనం ఇట్లా మనము ఒక అం అంటే వాళ్ళని మంచిగా చూడకపోతే వాళ్ళు మనల్ని శపించగలరు శపిస్తారు కాబట్టి వాళ్లు మంచిగా ఉంటేనే సమాజం మంచిగా ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే రక్షణంగా ఉంటారో అప్పుడే మన సమాజం మన దేశం అనేది బాగుపడుతుంది అంటే వాళ్లకు మంచి వాళ్ళకు కూడా మగవాళ్ళు ఎంతవరకు వీళ్ళకి ఎంత ఈక్వాలిటీస్ ఇస్తుండ్రో వాళ్లకు అంత సమానత్వమే ఇవ్వాలి అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇ ఇప్పుడున్న భారత దేశంలో ప్రతి ఒక్కరికి సేమ్ ప్రతి ఒక్కరికి ఎట్లాంటి జిందగీ ఇన్ఇక్వాలిటీ అనేది లేదు ఈ క్వాలిటీ అనేది జరుగుతుంది అంటే ఇద్దరికీ సమానత్వం అనేది ఉంటుంది ఎందుకంటే మనము ఇప్పుడున్న సమాజంలో ఆడవారికి అన్ని ఇప్పుడు మగవారికైతే ఏమైతే లభిస్తున్నాయో ఆడవారికి అవే లభిస్తున్నాయి ఎందుకంటే అప్పుడున్న సమాజంలో ఆడవాళ్లు ఎట్లా అంటే ఆడవాళ్ళ ఇంటి వరకే పని పరిమితం వాళ్లు అదే ఇంట్లోనే ఉన్నవాళ్ళందరికీ సేవ చేసుకుంటూ బతకాలి అంటే అంటే వాళ్ళను గడప దాటనీయకుండే వాళ్లకు ప్రపంచం అంటే తెలియనీయకుండె అప్పుడు అప్పుడున్న వాళ్ళను బీద బతుకులు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేక పొయ్యారు ఇట్లా చాలావరకు వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ కాకుండా వాళ్లకు ఎం ఎందులో అయినా వాళ్లకు ఓటు హక్కు ఓటు హక్కు అనేది కూడా వాళ్ళకు లేకుండే ఎందుకంటే అప్పుడు అప్పుడున్న వాళ్ళల్లో అప్పుడు రజాక్కర్లకు పద్దెనిమిది ఏళ్ళ మగవాళ్ళకి వీళ్లకు మాత్రమే ఉండకండి కల్పించిండ్రు కానీ ఇప్పుడు అలా లేదు మగ ఆడ తేడా లేకున్నా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించుండ్రు అంటే ఇప్పుడున్న భారతదేశం అట్లా డెవలప్ అయ్యింది అలా అభివృద్ధి చెందింది అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని ఉద్యోగాలలో కానీ సమాజంలో కానీ ప్రతి దాంట్లో ఎనీథింగ్ ఎనీ ప్రతి విషయాల్లో ఆడవాళ్ళకి మగ వాళ్లకు సమానత్వం అనేది ఇప్పుడు హక్కులు చేకూర్చింది ప్రభుత్వం అంటే భారతదేశము చట్టం అనేది మగ ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానత్వం కలుగజేసింది ఎందుకంటే వాళ్లు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది ఏం లేదు ప్రతి ఒక్కరు సమానమే ఈ దేశంల మనం ఎప్పుడు ఏం చేసినా చేయకున్నా మా ఆడవారికి అనేది మంచి సంరక్షణ వాళ్ళకి రక్షణ కలిగి ఉంచాలి అంటే వాళ్ళకు ఒక వాళ్లకి ఎలాంటి ఇబ్బందులలో కలుగనివ్వద్దు వాళ్లిప్పుడు సపోజ్ ఒక మగాడు ఒక రాత్రిపూట ఒక అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక ఒక మగాడు నడుచుకుంటూ వెళ్ళిపోగలుగుతాడు ఎందుకంటే వానికి అలాంటి భయం ఏం లేదు వాన్ని ఎవరూ దా అంటే వాని మీద ఒక దాడి ఏం చేయరు అనే ఒక ఆలోచన మనకి ఏం అట్లాంటివి ఏమీ లేకుండా కానీ ఒక ఆడది నైట్ ఒక రాత్రిపూట వేళల అక్కడ బయటికి వెళ్లాలంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ బాగా భయంకరమైన ఇట్లా ఆలోచనలతో కూడుకున్నవి తను ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు సం సు సు సురక్షితంగా బయటికెళ్తుండ్రు ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు ఆడ పిల్లైనా మగ పిల్ల వాడైన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుర్రు అంటే అప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న సమాజంలో ఉద్యోగాలలో కాని ప్రతి దాంట్లో మా జెండర్ జెండర్ ఈక్వాలిటీలో కాని ప్రతి దాంట్లో చదువులో కాని లేదంటే ఇంకా వివిధ రకాలైన ప్రతి ఒక్కరికి సమానత్వం అనేది ఎప్పటికీ ఇట్లా ఇస్తూనే ఉంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న రాజకీయం పట్ల ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరు సమానమే ఎవరు తక్కువ ఎక్కువ అనేది కాదు మన మీద ఏమనంటే ఆడవాళ్లకు ఇప్పుడున్న సమాజంలో విద్యలో కాని బాగా ఉద్యోగాలలో కాని అన్నింటి సమా అన్నింటికీ సమాన హక్కులను ఈ భారత భారతదేశంల ప్రతి ఒక్క అమ్మాయికి ఆడవాళ్లకు ఈ హక్కులను చేకూర్చింది